జలుబు దగ్గు సమస్యలు అనేక ఇంటి చిట్కాలు ఉపయోగిస్తున్నాం ఇలాంటి సందర్భంలో మంచి చిట్కాలను ఇంటి నివారణ ఉపయోగిస్తున్నాము మా యొక్క ఇంటి నివారణ విషయాలను మీతో పంచుకోబోతున్నాం జలుబు తగ్గు సమస్యలు ఉన్నప్పుడు జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు మనిషి ఆరోగ్యకరంగా ఉండడానికి జలుబు తగ్గడానికి వంటి చిట్కాలు ముందుగా గ్యాస్ మీద వాటర్ ఉంచి దాని వాటర్ బాయిల్ అయిన తర్వాత నీళ్లుు వేడెక్కిన తర్వాత పసుపు అందులో వేసి ఆ వేడి మరుగుతున్న వేడిని తీసుకొని ఒక పదహైను నిమిషాలు ఆవిరి పట్టడం వల్ల మనిషికి జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది అలాగే దగ్గు దగ్గు సమస్యను నివారించడానికి ఒక చ చిక్కటి పాలను గ్లాస్ వేడి చేసి అందులో మిరియాలను కలుపుకొని రోజు తాగడం వల్ల గొంతు యొక్క సమస్యను తగ్గించి నివారణ పొందవచ్చు ఒక ఎగ్ను రోజు బాయిల్ చేసుకొని తినడం వల్ల దగ్గు యొక్క సమస్యను తగ్గించవచ్చు జలుబు దగ్గులను రెండింటిని తీసివేయడానికి వంటింటి చిట్కా ఒక ఆకును తీసుకొని వీపు మీద ఉంచుకోవడం వలన వేడి చేసి ఉంచుకోవడం వలన ఆకును వేడి చేసి వీపు మీద ఉంచుకోవడం వలన రిలీఫ్ ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది